మీరు యానిమల్స్ని ఎలా క్లీన్ చేస్తారు అంటే వాటికి వాటర్ అంటే ఎలా అవైలబుల్గా పెడతారు చెప్తారా

అంటే వాటికి ఫుడ్డు అంతా నీట్గానే పెడతారా ఆ అంటే బయట నుంచి ఇంకా చాలామంది చూడడానికి వస్తారు కదా వాళ్ళ దగ్గర నుంచి యానిమల్స్ అన్నీ సేఫ్గానే ఉంటాయా

సో వాటికి సమ్మర్లో అంత ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా

అన్ని యానిమల్స్ని అన్ని యానిమల్స్ని క్లీన్గానే ఉంచుతారా ఓకే అండి థ్యాంక్యూ